నేను నివసిస్తున్న ఈ భూ గ్రహమే కాదు ఇతర భూ గ్రహాలలో కూడా లేకపోతే ఇతర ప్రపంచాలలో ఇతర గ్రహాలలో కూడా కొంతమంది జీవరాశులు లేక జీవిస్తున్న కొన్ని ప్రాణులు ఉన్నట్టుగా నేను కొన్ని పుస్తకాలలో చదివాను ఆ పుస్తకాలలో నన్ను చాలా ఆకర్షింపచేసాయి ఎందుకంటే డెవలెప్మెంట్ చెంది ఇన్ని శతాబ్దాలైన మన ఈ ప్రపంచంలో ఇప్పుడు సహితము కట్టలేని చాలా కట్టడాలను డెవలెప్మెంట్ లేని పూర్వపు కాలపు మరి శతాబ్దాలలో కట్టినట్టుగా ఆ గ్రంథాలలో నేను చదివాను మనుషులు రానురాను రానురాను అనాగరికత నుంచి నాగరికత చెంది ఇంత విద్యను ఇంత టెక్నాలజీని డెవలప్మెంట్ అయిన ఈ కాలంలో కూడా మనం నిర్మించలేని ఎన్నో భవనాలు ఎన్నో మరి పరికరాలు మన పూర్వకాలంలో మరి వారు పిరమిడ్స్ కట్టి ఉన్నట్టుగా నేను కొన్నికొన్ని పుస్తకాలలో చదివాను నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారంగా ఏంటంటే ఈ భూ గ్రహం మీద నివసించే ప్రాణికోటి కాకుండా ఇతర గ్రహాలలో కూడా నివసించే ప్రాణికోటి ఉన్నట్టుగా నాకు తెలిసింది అక్కడ మనకంటు ఙ్ఞానవంతులు మనకంటు బలవంతులు మనకంటు చాలా టెక్నాలజీలో ముందున్న మరి ప్రాణికోటి నివసిస్తుందని నేను కొన్ని యూట్యూబ్లలో మరి ఫిలిమ్స్ ద్వారా చూసాను కొన్నికొన్ని పుస్తకాలు చదవడం ద్వారా నేను తెలుసుకున్నాను మనకంటు చాలా ఙ్ఞానంలో మరి వాళ్ళు అభివృద్ధి చెందినవారు మనకు తెలియలేని ఎన్నో విషయాలు మరి వాళ్ళ ద్వారా మనం నేర్చుకున్నాం అని కూడా నేను ఆ పుస్తకాలలో చదివాను నేను మరీ ముఖ్యంగా చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఆ గ్రహాలలో ఉన్న జీవులు మరి ఈ భూమి మీదకి వచ్చారని మళ్ళీ వాళ్ళు వచ్చి మనకి కొన్ని టెక్నాలజీస్ నేర్పించారని నేను ఆ పుస్తకాలలో చదివాను అంతేకాదు రాబోతున్న కాలాలలో కూడా వాళ్ళు మరలా ఈ భూమి మీదకి వస్తారని మరి వచ్చి మానవులకు ఎంతో మరి కావలసిన టెక్నాలజీ పరికరాలు మరి ఉపయోగాలు అన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తారని నేను చాలా పుస్తకాలలో చదవడం జరిగింది